తెలంగాణలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తున్నాయి ఏ విధంగా అంటే విద్యార్థులకు ఇప్పుడు కరోనా తరువాత ఆన్లైన్ క్లాసెస్ చెయ్యడం వలన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకు అడేక్ట్ అయ్యారు అలాగే ఆన్లైన్ క్లాసెస్కి అలవాటు పడిపోయి ప్రతిదీ కూడా సోషల్ మీడియా ఓపెన్ చేసి వాటి వేదికగానే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చదవడం ఎగ్జామ్స్కి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వడము ప్రిపేర్ అవ్వడము ప్రతి ఒక్కటి ఇండివిడ్యువల్ నోట్స్ రాసుకోవడం ఇవన్నిటికి ఆన్లైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలాంటి వాటిలో ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ తొందరగా క్విక్గా సెర్చ్ చేసుకుని ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కరూ వాళ్ళ దాంట్లో డెవలప్ అవుతున్నారు ప్లస్సు అన్నిటికీ ఉపయోగపడుతుంది నేర్చుకుంటున్నారు అలాగే ఇందులో మైక్రో ట్వీటింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యిందండి ప్రతి ఒక్క స్కూల్లో కాని కాలేజెస్లో కానీ డిజిటలైజేషన్ చెయ్యడం వలన ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా వేదికగానే జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్సు ఆన్లైన్ డిస్కషన్సు ఇలా ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ సిస్టం ప్రస్తుతమున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ చెయ్యడం వలన ఎడ్యుకేషనల్ సిస్టంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా ఉందండి ఇది చదువుకి ఎంతగా ఉపయోగపడుతుందో మిగతా బ్యాడ్ వ్యసనాలకు కూడా అంతే కూడా ఉపయోగపడుతుంది